బ్యాంకింగ్లో వచ్చిన మార్పులకు మొదట్లోనాకు చాలా కష్టంగా ఉన్నింది కానీ నేను టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల వివరాలను సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల నేను ఇంటర్నెట్కి మారడం అన్నది నాకు ఇప్పుడు సౌకర్యంగా ఉన్నది కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నవి ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేయడంలో మరియు ఓటీపీలు రావడం అన్నది ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్సు ఫెయిల్ అవ్వడం లాంటివి కొన్ని ఎదుర్కొంటున్నాను